సార్ నా పేరు హరికృష్ణ సార్ సార్ నాకు ఒక ఇల్లు కావాలని అనుకుంటున్నాను సార్ అవును సార్ అవును సార్ రెంట్ కాదు సార్ కొనాలనుకుంటున్నాను నేను నేను ఒక టెన్ ల్యాక్స్ అలాగా పెట్టగలుగుతాను సార్ ఏమి లేదు సార్ ఒక ఇల్లు కావాలి సార్ నాకు ఏ ఫ్యామిలీకే సార్ న్యూలీ మ్యారీడ్ సార్ నేను మా వై మా వైఫ్ ఉంటాము నేను సాఫ్ట్వేర్ సార్

లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి ఉంటుందా సార్ గచ్చిబౌలి

పెట్టగలుగుతాను ఎంతైనా ఓకే కానీ కావాలి మాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా పెట్టగలుగుతాము

టూ బిహెచ్కె టూ బిహెచ్కె కావాలి సార్ మాకు అవును సార్

లేదు సార్ గచ్చిబౌలిలో లేకపోతే అక్కడే కావాలి సార్ మాకు ఆ ఏరియాలోనే కావాలి అవును సార్ నేను ఆఫీస్ సార్ లీవ్ పెట్టుకుంటాను సార్ మీరు ఒక డేట్ కన్ఫర్మ్ చేస్తే నేను లీవ్ పెట్టుకుంటాను ఆ రోజు ఓకే సార్ నేను కాల్ చేస్తాను సార్ నేను కన్ఫర్మ్ చేసేసి మీకు కాల్ చేస్తాను ఏ లేదు సార్ లేదు సార్ కన్ఫర్మ్ వచ్చేస్తాను సార్ కావాలి ఖచ్చితంగా

ఓకే ఓకే సార్ ఓకే కలిశాక అడ్వాన్స్ ఇచ్చేసి మాట్లాడతాను

ఓకే సార్ ఎంతైనా పర్వాలేదు సార్ ఏం లేదు సార్ ఏం లేదు పెట్టేస్తాను ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సరే సార్ కాల్ చేస్తాను సార్ ఇదే నెంబర్ సార్ లొకేషన్ షేర్ చేయండి ఇదే నెంబర్ అవును ఓకే సార్ ఇదే నెంబర్ సార్ ఓకే సార్ సరే థ్యాంక్స్